ఎండాకాలంలో కోడిపిల్లలను మేము ప్రత్యేకంగా శ్రద్ధగా చూసుకుంటాం అవి వాటికి నీళ్ళు పెట్టాలి మంచిగా దాన పెట్టి మంచిగా ఉంచాలి బాగా ఎండ కొడితే అవి నేరుపడతాయని మేము కమ్మి అవి వాటికి మంచిగా తాడుపత్రి వేస్తాము మంచిగా ఎండ తాకకుండా అవి తాడుపత్రి వేసి మంచిగా అవి వాటికి గింజలు పోసి నీళ్లు పెట్టి మంచిగా శ్రద్ధగా చూసుకుంటాం అవి వాటికి సూదులు వేసి వేపిస్తాము అవి నెరపడతాయి నెరపడతాయని సుదులు వేపిస్తాము గ్లూకోజ్ పొడి అవి వాటికి సూత నీళ్లల్లో గ్లూకోజ్ పొడి వేస్తాము మేము ఎట్లా తాగుతాము అవి వాటికి సూత అట్లనే గ్లూకోజ్ పొడి వేస్తాము నీళ్లల్లో అవి మంచిగా తిరిగీ తిరిగీ వచ్చినంక వాటిని మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి అటు ఇటు తిరిగీ మాకు ఊర్లల్లో పల్లెటూర్లల్లో ఇంకా అటు ఇటు తిరుగుతాయి తిరిగి వచ్చినంక వీటికి మంచిగా నీళ్ళు పెట్టి మక్కలు అన్నీ వేసి మంచిగా శ్రద్ధగా చూసుకోవాలి నీళ్లు పెట్టాలి నీళ్లు పెట్టి మంచిగా నీళ్లు తాగేటట్లు మంచిగా వాళ్ళ అవి నెరబడితాయి తిరిగి తిరిగి వచ్చి నెరబడితే అందులో గ్లూకోజ్ పొడి వేసి మేము ఎట్లా గ్లూకోజ్ పొడి వేసుకొని తాగుతామో అవి వాటికి అట్లనే గ్లూకోజ్ పొడి వేసి నీళ్ళు పెడతాము అవి ఎండకు తట్టుకోలేక అవి నెరబడతాయి ఆకుకూరలు మంచిగా ఆకుకూరలు తోటకూర అది చుక్క కూర అన్నీ అవి వాటికి వేస్తాము ఎందుకంటే మాది పల్లెటూరు కాబట్టి అవి ఆకుకూరలు తింటాయి కాబట్టి అన్ని ఆకుకూరలు అవి వాటికి తెచ్చి వేస్తాము మంచిగా మంచిగా బలంతోని మంచిగా లడ్డుగా కావాలంటే అవి చెప్పానుగా మంచిగా టీకాలు విప్పిస్తాము సూదులు వేపిస్తాము మంచిగా అన్ని అవి వాటికి మంచిగా మక్కలు టైంకు మంచిగా అన్ని పెడితే మంచిగ అవుతాయి మనకు పెంపకమ అవుతాయి అవి ఎండ తాకకుండా మంచిగా అది తాడుపత్రి మంచిగా చల్లగా వేస్తాము అవి వాటికి నీళ్ళు పెడతాం ఆ నీళ్ళల్లో మంచిగా గ్లూకోజ్ పొడి కలుపుతాం మనం ఎట్లా నీరుపడితే తాగుతామో అవి వాటికి అట్లనే మంచిగా గ్లూకోజ్ పొడి కలుపుతాం